నమస్కారమండి నేను ఒక యాత్రికురాలినండి అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను ఈరోజు ఇక్కడ మీ ప్రాంతానికి వచ్చాను ఫ్యా ఇక్కడ ఫ్యామస్ కాకపోయినా చూ ఒక్కసారైనా చూడాల్సిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయాండి

ఈ గుడి అంత ఫ్యామస్సా అండి ఇంకా ఏమైనా ప్రదేశాలు ఉన్నాయండి

ఇప్పటికి కూడా అవన్నీ ఉన్నాయాండి అయితే నేను చూడ్డానికి తప్పకుండా వెళ్తానండి అవన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కట్టడాలా అండి సరే అండి ఈ రెండు ప్రదేశాలు చూడ్డానికి నేనైతే ఖచ్చితంగా వెళ్తానండి మీ పేరు తెలుసుకోవచ్చా అండి నేను తెలంగాణ నుంచి వచ్చానండి సరేనండి ధన్యవాదాలు అండి